తూర్పు గోదావరి జిల్లాలో స్థానికంగా అందుబాటులో ఉన్న కొన్ని విద్యా శిక్షా కేంద్రాలు ఏమిటంటే మొదటిగా కళాశాలలు జిల్లాలో వంద కంటే ఎక్కువ విశ్వ విద్యాలయాలు కళాశాలలు ఉన్నాయి వీటిలో రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు కూడా ఉన్నాయి ఈ కళాశాలలు వివిధ రకాల బ్యాచిలర్ మాస్టర్ డాక్టరేట్ డిగ్రీను అందిస్తాయి వృత్తి శిక్షణ కేంద్రాలు జిల్లాలో అనేక వృత్తి శిక్షణ కేంద్రాలు ఉన్నాయి వీటిలో ఇంజనీరింగ్ మెడికల్ టెక్నాలజీ వ్యాపారం మొదలైన రంగాల్లో శిక్షణ అందించబడుతుంది సర్వశిక్షణా అభియాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వ శిక్షణ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక మరియు మధ్య పాఠశాల విద్యను ఉ ఉచితంగా అందించబడుతుంది ఈ అవకాశాలు జిల్లా మొత్తంగా అభివృద్ధికి పెరుగుదలకు కీలకమైనవి అవి జనాభాకు మెరుగైన విద్యను అందిచడం ద్వారా జిల్లాలోని జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి అవి ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా జిల్లాలోని ఆర్ధిక అభివృద్ధికి దోహదపడతాయి దగ్గర లోని ప్రజాదరణ పొందిన శిక్షణా తరగతులు మరియు ప్రవేశ పరీక్ష తయారీ కేంద్రాలు క్రింది విధంగా ప్రజాదరణ పొందిన శిక్షణ తరగతులు ఏమిటంటే మొదటిగా కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రీ యూనివర్సిటీ వృత్తి పరమైన శిక్ష ప్రవేశ పరీక్ష తయారీ కేంద్రాలు ఏమిటంటే ఐఐటీ జేఈఈ నీట్ ఏపీ ఎంసెట్ ఏపీ ఐసెట్ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది ప్రభుత్వం ఎస్ఎస్ఏ కార్యక్రమం ద్వారా ప్రాథమిక మరియు మధ్య పాఠశాలలకు మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుంది తూర్పు గోదావరి జిల్లా మరియు శిక్షణ అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ అవకాశాలు జిల్లాలోని జనాభాకు మెరుగైన భవిష్యత్తును అంది నిర్మించడంలో సహాయపడతాయి